నేను చిన్నగా ఉన్నపుడు చాలా సార్లు కళాకృతి పోటీల్లో ప్రదర్శనల్లో నేను పాల్గొన్నాను మిగతా వాళ్ళతో పోలిస్తే నేను కొంచెం డ్యాన్స్ వేయడంలో చాలా ఇబ్బంది పడేదా పడేదాన్ని ఆ ప్రాక్టీస్ చేయడంలో కావచ్చు డ్యాన్స్ వేయడంలో కావచ్చు నాకు కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉండేది అయినా కూడా నేను కష్టపడి చాలా బాగా ప్రాక్టీస్ చేసి కళాకృతి పోటీల్లో పాల్గొనేదాన్ని బహుమతులు గెలుచుకునేదాన్ని అందరితో పాటు నేను కూడా చాలా బాగా ప్రదర్శించేదాన్ని